మామా బాగున్నావారా బాగున్నాను మామా అందరూ మంచిగా ఉన్నారా ఇంటికాడ అత్తయ్య మామయ్య వాళ్ళందరూ ఏ కొంచెం వర్క్లో బిజీ అయిపోయానురా ఇది రావడం పొద్దున లేచిపోవడం డ్యూటికి పోవడం పోయింది రావడం పడుకోవడం నాకు ఇదే అవుతుంది రొటీన్ డేస్ అవుతున్నాయి ఏం లేదు ట్వెల్త్ నుంచి హాలిడేస్ ఇచ్చార్రా మాకు మాకు మా కంపెనీకి క్లోజ్ అవుతుంది సంక్రాంతి వెకేషన్ ఉంది కదా దానికి హాలిడేస్ ఇచ్చారు అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు నాకు సిటీలో ఉన్నాను కదా ఎక్కడి నుండి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి రావాలని అనేది ఇప్పుడు ఎక్కడ నిమ్ పన్ దీన్ని ఏమంటారు మరి థింక్ చేసినా థింక్ చేసినా ఎక్కడ ఆలోచన నీ నెంబర్ గుర్తుకొచ్చింది అరే హరిగాడు ఉన్నాడు కదా ఊరులో అని ఫోన్ చేసి చాలా రోజులుగా మాట్లాడక అని ఫోన్ చేశాను మాట్లాడదామని అలాగే అవును మా ఫ్రెండు కూడా ఇంతకుముందు కూడా అన్నాడు అరే పల్లెటూర్లలో మంచిగా చేస్తావా అలా అలాగే ఇంతకుముందు అంటే అరే మా ఫ్రెండు ఉన్నాడురా చిన్నడు చిన్నప్పుడు స్నేహితుడు అక్కడ ఉన్నాడు అంటే వానికి ఫోన్ చేశాను గుర్తుపడ్తావు గుర్తుపట్టవా అనుకున్నానురా చాలా రోజుల తరువాత కాల్ చేశాను కదా నేనే ఏం మర్చిపోవద్దు ఏమో చాలా రోజులు వస్తే ఎవర్రా ఫస్ట్ అనుకున్నావు నాకు తెలిసి అంటూ మామ చెప్పురా అనక్కర్ల చాలా రోజులు అవుతుంది కదా చేసి ఫోన్ నీకు ఇక్కడ కూడా బా నడుచు పల్లెటూర్లో పోతే చాలా మంచిగా అవుతుంది అంటరా అట్లని పోలంతా దిగు ఈవినింగ్ వచ్చిన కైట్ చూస్తున్న కైట్స్ ఎగరేసారు మనం చిన్నప్పుడు కైట్స్ ఎగరేస్తుండే కదా ఇవి చూడగానే మన మెమరీస్ అన్ని గుర్తుకొచ్చాయిరా చిన్నపోరడు గేట్ నుంచి వచ్చిన ఫస్ట్ అలాగే బండి ఆపి అలాగే థింక్ చేశాను కొంచెం ఆలోచించుకున్నాను రిమెంబర్ చేసుకున్నాను అంతా చిన్నపోరులంతా కై ప కైట్స్ ఎగరేస్తున్నారు నీయమ్మ మనం కూడా చిన్నప్పుడు ఉంటే అలా మంచిగా ఎగరేసాము కదరా మంచిగా అనిపించింది మనం పొలాల దగ్గరకు పోయి ఎగురవేసే వాళ్ళము కదరా నువ్వు వస్తావా ఏదీజ ఇంటి దగ్గర నుంచి మాకు వాటర్ సెట్ ఒకరోజు ఉంటుంది వర్క్ అంతా మొత్తం క్లోజ్ చేస్తారు మా హాస్టల్లోళ్లు అంతా వెళ్తున్నారు ఫ్రెండ్స్స్ అందరూ వెళ్తుర్రు నన్ను కూడా ఫ్రెండ్స్స్ దగ్గరికి రమ్మన్నారు ఏ వద్దులేరా మా ఫ్రెండు చిన్నప్పుడు ఫ్రెండు చాలా రోజులయ్యేగా కలవక కలుస్తే ఇంకా వేరే స్నేహితులను కూడా కలవచ్చు చాలదన్నట్టు వద్దులే మామ నెక్స్ట్ టైం వస్తాను అన్నట్టు వెకేషన్కి వస్తున్నాను అందుకే నీకు కాల్ చేశాను మామ ఈరోజు అది కల్ల కల్లు గీసేవాడు ఉన్నాడారా ఇంకా చిన్నప్పుడు చూసిన ఇప్పుడు వద్దాంరా వస్తే అంతా మంచిగా ఎంజాయ్ చేద్దాం అందరం కలుసుకుందాము మొత్తం విలైనంత బాగా ఫ్రెండ్స్ని కూడా పిలుద్దాము అందరిని ఓకే మామ తప్పకుండా వస్తాను నీకు నీకు వచ్చాక మన కోలేజ్ గేటు దగ్గరికి వకచ్చాక కాల్ చేస్తాను సరేనా ఓకే ఓకే మామ తప్పకుండా